మాకు రెండు ఆవులు ఉన్నాయండి రెండు ఆవులకి రెండు దూడ పిల్లలైతే ఉన్నాయి ఒకటి దూడ ఒకటి పెయ్య ఒకటి దూడ పిల్ల ఉంది వైట్గా ఉంటుంది వైట్ దూడ పిల్ల అన్నమాట దానికి లక్ష్మి అని పేరు పెట్టానన్నమాట అది చాలా యాక్టీవ్గా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు గెంతులు వేస్తు నేను వెళ్ళినప్పుడు తల ఊపతు ఉంటుంది నేను ఎప్పటికప్పుడు దానికి గడ్డి వేయడానికి వెళ్తా ఉంటాను చక్కగా గడ్డి తింటు ఉంటుంది బాగా దాణా గడ్డి పెట్టినప్పుడు చక్కగా తింటుంది వాళ్ళ అమ్మ దగ్గరకి మేము పాలు తీయడానికి వెళ్ళినపుడు కూడా రాను రాను అంటుంది పాలు తాగుతా ఉంటుంది కానీ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఆ లక్ష్మి అంటే ఆ దూడ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం మేము తోటలో ఏ మూల ప్రాంతం చూడడానికి వెళ్ళిన తోటలో ఎక్కడికి వెళ్ళి చూడడానికి దాని కూడా తీసుకుని వెళ్తాం అక్కడ గడ్డి మేస్తా ఉంటుందన్నమాట చక్కగా మాతో ఆడతు ఉంటుంది చక్కగా మేము వచ్చినప్పుడు తల ఊపతు ఉంటుంది ఎప్పటికప్పుడు అది దానితో అదంటే నాకు చాలా ప్రేమ దానితో ఎక్కువగా నాకు మక్కువ ఎక్కువన్నమాట అది నాకు దగ్గరగా ఉంటుంది చక్కగా తల ఊపతు ఏం పెట్టినా చక్కగా తింటుంది చాలా ప్రేమగా ఉంటుందన్నమాట నాతో దగ్గరగా చేరువుగా ఉంటుందన్నమాట ప్రేమగా చక్కగా నేను చెప్పిన పనులన్నీ చేస్తు మనుషులు ఎలా చేస్తారో అలాగే గడ్డి తిను అంటే గడ్డి తింటుంది రా అంటే వస్తుంది అలా దగ్గరగా ఉంటుంది